మున్సిపాలిటీ అంటే ఏమో మనకి కొన్ని గ్రామ కొన్ని పంచాయితీలు కొన్ని సిట్ సిటీలు కొన్ని అన్ని కల్పితే ఏమో మనకు మున్సిపాలిటీ అవుతుంది

అదే మున్సిపాలిటీకి అయితేనేమో మనకి మేయర్లు వాళ్ళ మేయర్లు అలా వాళ్ళు ఉంటారు అయితే ఇది ఇందులో మనకి మెయిన్గా ఈ పంచాయితీలు మున్సిపాలిటీలు ఏం చేస్తాయి అంటే వాళ్ళు

పంచాయతీలో మనం చెప్తే సర్పంచ్ వాటిని సాల్ సాల్వ్ చేయడానికి మన ఇష్యూస్ని చూస్తారు అదే మనకి మున్సిపాలిటీలో అయితే కూడా ఇలాంటి ఏవైనా మనకు కరెంట్ ప్రాబ్లమ్స్ ఏ కాని డ్రైనేజ్ ఇష్యూస్ ఏ కాని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం మున్సిపాలిటీకి వెళ్తే మనకి అక్కడ వాళ్ళు సేమ్ ఇలానే కాకపోతే మేయర్ మేయర్ దగ్గర ఉంటుంది వాళ్ళు వా చాలా మున్సిపాలిటీలో చాలా గ్రామాలు చాలా అన్నీ సిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా తొందరగా వాళ్ళకు ఫండ్స్ ఎక్కువగా ఉంటాయి మున్సిపాలిటీకి తొందరగా రియాక్ట్ అవుతారు సో పంచాయితీలకు కూడా ఫండ్స్ వస్తాయి కానీ మనకు సర్పంచ్ చూసుకుంటారు ఇక్కడ అంతా వీళ్ళు మెయిన్గా అంటే ప్రజల సమస్యల కోసం డైరెక్ట్ గవర్నమెంట్ అంటే సిఎం ఇక్కడ మెయిన్ ఎంఎల్ఏలు కాకుండా ఫస్ట్ వీళ్ళు ఇక్కడ ఉండి మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ అంటే చిన్నవి రోడ్లు అన్రిపేర్లు ఇవన్నీ చిన్న చిన్న అన్నింటినీ వీళ్ళకి వచ్చే ఫండ్స్ ద్వారా వీళ్ళు మనకి చేస్తుంటారు వాళ్ళ విధివిధానాలు చేస్తారు